పట్నాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో జనాల గలానికి విద్య లేకపోవడం వల్ల గుర్తింపు లేదని మీరు అనుకుంటున్నారా అంటే అండి కొన్ని కొన్ని సందర్భంలో నేను ఖచ్చితంగా ఇలా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి అండి ఎందుకంటే ఒక మారుమూల గ్రామం తీసుకున్నరు అనుకోండి ఆ గ్రామంలో ఉన్న పల్లె ప్రజలు వెళ్ళి ప్రభుత్వాన్ని ఏ సహాయం కోరిన సరే అంత గమ్మున ఇవ్వరు అండి అదే అదే గ్రామం నుంచి ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ గాని కానీ లేకపోతే ఒక ఐపీఎస్ కానీ లేకపోతే ఒక మంచి హోదాలో ఉన్నాడు అనుకోండి అప్పుడైతే ఆ పల్లెటూళ్ళకి ఏమిటంటే గ్రామ గ్రామ ప్రాంతానికి ఏమిటంటే ఒక ప్రాధాన్యత అనేది ఏర్పడుతుంది అండి ఇలాగా చాలా గ్రామాలును అయితే నేను చాలా సార్లు న్యూస్లో కూడా చదివిన ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి అండి అలాగే ఏమిటంటే సామాజికంలో సమాజంలో చాలా కాలంగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కున్న కొన్ని సమస్యలు ఏమిటంటే నండి ఒకటి వచ్చేసి ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు ఎండాకాలాలు ఏమిటంటే త్రాగునీరు సమస్య అదొకటి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏమిటంటే విద్యుత్ సరఫరా సమస్య కూడా వీళ్ళ ప్రాంతాల్లో అధికంగా ఉంటాయి అండి అదే కాకుండా సరైన రోడ్డు సౌకర్యం ఉండదు ఒక బస్సు వెళ్దామన్నా లేకపోతే ఏది వెళ్దామన్నా సరే రాత్రి మాటుల ఏమిటంటే ఈ స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ కనబడవు అండి ఇవన్నీ కూడా ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎదురుకున్న కొన్ని సమా కొన్ని సమస్యలు ఇవి కాకుండా ఇంకా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి కాని వాటిని అన్నీటిని వివరించడానికి సమయం సరిపోదు